మా ఊరులో ప్రైవేట్ ఆస్పత్రులు ఉన్నాయి కానీ ప్రైవేట్ ఆసుపత్రులో చాలా ఖర్చు అవుతుంది ఏవైన్నా జ్వరం వచ్చినా ఏవైన్నా నొప్పి అని లేచినా కూడా పోవాలంటే బాగా భయం అవుతుంది ఖర్చులు బాగుంటాయి టెస్టులని చేస్తారు యూరిన్ టెస్ట్ బ్లడ్ టెస్ట్ అని డబ్బులు బాగా తీసుకుంటారు స్కానింగ్లని చేస్తారు ఎంఆర్వో అవి అన్నీ అంటారు మాకు చాలా ఖర్చులు అవుతాయి ప్రైవేట్ హాస్పిటల్ కంటే గవర్నమెంట్ హాస్పిటలే బెటర్ దగ్గరలో మాకు ఎంజిఎం కానీ ఎక్కడకైనా పిల్లలకి ఏమైనా కూడా ఎంజిఎంకి తీసుకెళ్తాము ప్రైవేట్ కంటే గవర్నమెంట్ హాస్పిటలే మంచిది మాకు ప్రైవేట్లో చాలా డబ్బులు అవుతాయి ప్రైవేట్కి పోవాలంటే భయం అవుతుంది పిల్లల్ని తీసుకెళ్ళిన మా మేము పోయినా కూడా చాలా ఖర్చు అవుతుంది స్కానింగ్లని టెస్ట్లని చేస్తారు ఏం అవుతుందో అన్న టెన్షన్ మీదే ఉంటుంది ఎప్పుడైనా గవర్నమెంట్ హాస్పిటలే మంచిది మాకు అక్కడికే వెళ్తాము